మనం ప్రస్తుతం ఇప్పుడు మనకి నక్షత్రాలను చూసి అనుభవ అనుభవాల్లో అత్యంత ఇష్టమైనది ఏది మీరు ఏ సమయంలో నక్షత్రాలను చూస్తారు ఆకాశాన్ని చూట్టానికి సరైన సమయం ఏది మనకి నక్షత్రాలను చూసే అనుభవం ముఖ్యంగా మనం రాత్రిపూట మిద్దె పైన పడుకుంటే నక్షత్రాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే చాలా మనసుకు సంతోషంగా ఉంటుంది వాటిలో సప్త ఋషి మండలం అని చెప్పి ఏడు నక్షత్రాలు ఉంటాయి ఆ ఏడు నక్షత్రాలను చూపిస్తారు పెద్దవాళ్ళు ఇవి సప్త సప్త ఋషి మండలం అని ఉంటుంది ఈ ఏడు నక్షత్రాల గురించి తెలుసుకుంటే ఏడూ ఏడు కథలు విన్నట్టుగా ఉంటాయి ఒక్కొక్క నక్షత్రం గురించి ఒక కథ చెప్పుకోవచ్చు ఆకాశం సరైన చూట్టంలో చూట్టంమంటే ఆకాశం ఎప్పుడన్నా సరే మనం పడుకున్న తర్వాత చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఈ నక్షత్రాలని మళ్ళీ పెళ్ళైన తరవాత భార్య భర్తలకి ఇద్దరికీ ఫస్ట్ పెళ్ళి కాంగానే పెళ్ళి అయ్యే పగలున్నా నక్షత్రాలు కనిపిచ్చినా కనిపిచ్చకపోయినా పంతులు బయటికి తీసుకొచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఆ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం చూడమని చూపిస్తాడు ఆ నక్షత్రం చూసిన చూసినా కనిపిచ్చినా కనిపిచ్చకపోయినా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురుకు ఆ నక్షత్రం చూశామని చెప్పి చెప్పటం జరుగుతుంది కాని అది మంచి పరిణామం కాకపోయినా మన పెద్దలు చెప్పిన సంప్రదింపులు సాం సాంప్రదాయాలు కాబట్టి అదేవిధంగా నడుస్తూ ఉన్నాం మనకి నక్షత్రాలను చూస్తే మనకి శుభము జరుగుతుందని భార్యాభర్త ఒక వివాహం జరగంగానే ఆ నక్షత్రాలను చూస్తే ఆ వాళ్ళ జీవితం సుఖసంతోషాలతో ఉండిపోతుందని ఒక పెద్దల సంప్రదాయం ఉంది కాబట్టి ఆ విధంగా చూపిచ్చటం జరుగుతూ ఉంది నక్షత్రాలు నక్షత్రాలు ఈ సప్త ఋషి మండలాల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఏడు నక్షత్రాల గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకోగలిగితే మన ఏడు జన్మల వరకు మనకి పరిపూర్ణమైన తెలివితేటలు ఉంటాయని ఒక పెద్దల యొక్క ఆలోచన